నేను ఆర్డర్ చేసిన వస్తువు మొబైల్ ఫోను అది నాకు చాలా నచ్చింది నేను ఈ మొబైల్ ఫోన్ అనేది ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ చేశాను ఇది నాకు అనుకున్న దాని కంటే తక్కువ ధరలో లభించింది పైగా దీనిలో అనేకమైన ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నాయి పైగా దీనిలో నాకు పదిహేను వేలుకు రావాల్సిన ఫోన్ పదమూడు వేలుకే రావడం జరిగింది అలాగే ప్యాకింగ్ అనేది చాలా బాగా ఉంది డెలివరీ డెలివరీ బాయ్ కూడా దాన్ని తీసుకొచ్చి క్షేమంగా అందించడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే నేను ఫోన్ చెకింగ్ చూసుకున్నాను ఎటువంటి గీతలు కానీ ఎటువంటి మరకలు కానీ దానిపైన ఏమి లేకుండా డ్యామేజ్ లేకుండా మంచి ప్రోడక్ట్ అనేది ఇచ్చారు అలాగే ఈ ఫోన్లో కెమెరా చాలా అద్భుతంగా వస్తుంది పిక్చర్సు అలాగే సౌండ్ కూడా చాలా బాగా వినపడుతుంది దీన్ని గేమింగ్ ఆడేవాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్పగలను అలాగే దీంట్లో ఛార్జింగ్ కూడా ఎక్కువ సేపు నిలబడుతుంది అందుకని ఈ ఫోను ప్రొడక్టు నాకు చాలా నచ్చింది ఇది నాకు ఇష్టమైన ప్రొడక్టు